జానపద వాయిద్యాలు వచ్చేసి తెలుగు నేలను చాలా సుసంపనం చేశాయి శతాబ్దాలుగా ప్రజలు ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించినవి జానపద ప్రదర్శన కళలు తోలు బొమ్మలాట కావచ్చు తప్పెటగుళ్ళు కావచ్చు హరిదాస్ కథలు కావచ్చు ఇంకా ఎన్నో రకమైన కళలోచ్చేసి దానెను బయటికి తీస్తున్నారు అప్పటి కాలంలో ఉన్న వాయిద్యాలని కొత్త తరానికి అందించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది ఆ వాయిధ్యాలనోచ్చేసి వాయించే వాళ్ళని వచ్చేసి మరుగున పడిపోకుండా వాళ్ళని తరతరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది